చెప్పండి ఓకే చెప్పండి నేను చాలా పెద్దవి చేసానండి మేము మీకు ఎలా కావాలో అలా చేస్తాము అంటే మన పల్లెటూర్లలో ఎలా పద్ధతులు చేస్తారో లేకపోతే సిటీలలో ఎలా చేస్తారో అది మీరు ఏవి రకంగా చెయ్యాలని చెప్తారో ఆ లక ఆ రకంగా మేము చేస్తామండి

లేదు మీకు కొంచెం సిటీ స్టైల్లో కొంచెం మోడర్న్గా ఉండాలంటే మేము అలా కూడా చేస్తామండి మా దగ్గర ఫుడ్ గానీయండి ఏదైనా గానీయండి ట్రెడిషనల్గా అంటే అంతా కుండలలో వండి చేస్తాము కాదు మీకు సిటీ స్టైల్స్లో కావాలి అంటే పానీపూరి బిర్యానీ అలా మీకు ఎలా నచ్చుతుందో మీకు ఇష్టమైన పదార్థాలేదో చెప్తారు కదండి అవన్నీ వండి పెడతామండి

చెప్పండి యా అండి అది కూడా ఆంటీ మీరు ఏమంటే ఫ్లవర్స్ తోటి కూడా చేస్తాము అలా అనేసి లైటింగ్స్ ఫోకస్లు అన్నీ చానా బాగా చేస్తామండి మీకు ఎలాంటి డిజైన్స్ కావాలి ఎలాంటి డెకరేషన్స్ కావాలనేది మేము మీకు పిక్చర్స్ని సెండ్ చేస్తాము మీరు మీకు ఎలాంటివి కావాలనేవి మీరు మాకు అప్డేట్ చేసి మాకు పంపీయండి మేము వచ్చి మీకు అలా డెకరేషన్ చేసి పెడతాము అలానే తినడానికి రెసిపీస్ అయితే ఏమేమి ఉంటాయో అవి కూడా మీరు చెప్తే ఇన్ని ఐటమ్స్ అనేసి మేము అది సిద్ధం చేసి పెడతామండి అదే అండి ఇంకా ఇంకా ఏదన్నా ఫంక్షన్స్ ఉన్నా గానీ ఏ ఫంక్షన్స్ అయినా గానీ ఇక్కడ చేస్తారు మ్యారేజ్ కానివ్వండి లేకపోతే బర్త్డేస్ కానివ్వండి ఏదైనా గానీ మా ఈవెంట్లో అన్ని అన్నిటినీ ఈవెంట్ చేస్తాము సో మీరు మా దగ్గర వచ్చి ఒకసారి మీట్ అయి మాట్లాడి మీకు ఎలాంటి డిజైన్స్ కావాలి లేకపోతే ఎలాంటి ఎలా విధంగా చెయ్యాలి మ్యారేజ్ అనేది ఒక ఈ పద్ధతి ఉంటుంది కదా మీరు అనుకుని ఉంటారు కదా ఐడియాస్ అన్నీ నాకు చెప్తే మేము ప్ల్యాన్ చేస్తామండి ఎలా చెయ్యాలి ఏంటి అనేది మీ తోటి డిస్కస్ చేస్తాము మీరు మా ఈవెంట్ మ్యానేజర్ ప్ల్యానింగ్ చేసేది ఆఫీస్ ఉంది ఇక్కడ ఇక్కడొచ్చి మీరు కొంచెం మీట్ అయితే కలిస్తే మళ్ళీ మాట్లాడదాం అండి ఎలా చెయ్యాలి ఏంటి అన్నది ఏదైనా అవసరం ఉంటే మళ్ళీ మాకు సజెస్ట్ చేస్తాము మేము సరే అండి త్యాంక్ యూ అండి